మా ఆఫీసులో ఏదైనా గొడవ జరిగినప్పుడు నేను ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అంటే గొడవ జరిగినప్పుడు చాలా డిస్టర్బ్గా ఎదుటివారు కూడా డిస్టర్బ్గా ఉంటారు సో నేను అలాంటి టైమ్లో నేను చాలా కూల్గా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎదుటివారిని కూడా ఆ కొంచెం ఆలోచించి మాట్లాడమని చెప్పడం సలహాలు ఇవ్వడం వాళ్ళను కొంచెం గొడవ పెద్దది కాకుండా వాళ్ళను కంట్రోల్ చేయడం ద్వారా ఈ గొడవ అనేది కొంచెం కంట్రోల్కి వస్తుంది ఇలానే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ మౌనాన్ని కొంచెం నేను మౌనంగా ఉండి వాళ్ళని కూడా ఇలా ఆలోచించి మాట్లాడడం ద్వారా ఈ గొడవలు అనేటివి లేకుండా ఉంటాయని నేను వాళ్లకు చెప్పడం జరుగుతుంది